నేను సెలవులకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకెళ్తాను ఎందుకంటే అవి చదివితే నా పదజాలం మెరుగుపడుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది జీవిత కాలం పెరుగుతుంది అంతేకాకుండా సానుభూతి మరియు సృజనాత్మకతను పెంపొందిస్తాయి నేను ఎక్కడికైనా వెళితే పుస్తకాలు కొంటాను సెలవులు ఆధారంగా పుస్తకాలు చదువుతున్నాను నేను సెలవుల్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవటానికి సముద్ర తీరాన అంటే విశాఖపట్నం ప్రాంతాన్ని ఇష్టపడతాను